శ్రీశ్రీ గారు నాకు బాగా నచ్చిన గొప్ప రచయిత ఎందుకంటే ఇది కేవలం కవితల సంకలనం కాదు అది విప్లావాత్మక ఆవేశమని చెప్పవచ్చు శ్రీశ్రీ తన కలానికి ముందు ఆలోచించగలిగిన వాడు సామాజిక అన్యాయం పై కూలీల జీవనపరంపై అద్భుతంగా స్పందించాడు ఉదాహరణకు చూస్తే మనము చక్రం తిరిగితేనం అనే కవిత్వంలో మానవ శ్రమలు అణిచి వేసే యంత్రాలపై గొప్ప విమర్శ చేశాడు ఏంటంటే భాష భావం పోరాటం ఈ మూడింటిలో చక్కగా పోరాడం చేశాడు మరి ఇది ఎందుకు చదవాలి అనుకుంటున్నాను అంటే అందులో నాకు బాగా నచ్చింది అంటే తెలుగు సాహిత్యంపై ఆరుద్ర గారి లోతైన అధ్యనం స్పష్టమైన ఆలోచన శైలి ఆందులో నాకు కనిపించాయి కాబట్టి ఆయన వచనం కవితంలో పట్టం కట్టినవారు అలాగని శైలిలో పూర్తిగా విస్మనించలేదు పాత్రల ఆత్మనే నాటకం కూడా నచ్చిందే నిజజీవితాన్ని అనుసరించేందుకు ప్రయత్నించిన రచన అని చెప్పవచ్చు